నేను పుస్తకాలు చదవడం ఇష్టపడుతాను కానీ మేధోపరంగా సవాలు విసిరిన కొన్ని పుస్తకాలు ఉన్నాయి అవి ఏమిటంటే ఒక పుస్తకం వచ్చేసి ది హిస్టరీ ఆఫ్ ది వరల్డ్ ఈ పుస్తకం చాలా పెద్దది మరియు చాలా చారిత్రక సంఘటనల గురించి మాట్లాడుతుంది నేను దానిని చదవడానికి ప్రయత్నించాను కానీ కొన్నిసార్లు నాకు కష్టంగా ఉంది నేను చారిత్రక సంఘటనల గురించి అంతగా తెలియదు మరియు కొన్ని పదాలు మరియు పదబంధాలు నాకు అర్థకం అర్థం కాలేదు మరొక పుస్తకం ఏమిటంటే ఇది సింఫనీ ఆఫ్ లైఫ్ ఈ పుస్తకం జీవితం గురించి మాట్లాడుతుంది మరియు ఇది చాలా క్లిష్టమైన కోణాలను కలిగి ఉంటుంది నేను దానిని చదవడానికి ప్రయత్నించాను కానీ కొన్నిసార్లు నాకు అది అర్థం కాలేదు జీవితం గురించి చాలా ఆలోచించాల్సి వచ్చింది మరియు కొన్ని ఆలోచనలు నాకు కష్టంగా ఉన్నాయి ఈ పుస్తకాల గురించి స్నేహితులు కుటుంబ సభ్యులతో చర్చిస్తాను వారితో మాట్లాడడం ద్వారా నేను ఈ పుస్తకాల గురించి మరింత అర్థం చేసుకోగలను వారు నాకు కొత్త ఆలోచనలు దృక్పథాలను అందించగలరు మేధోపరంగా సవాలు విసిరిన పుస్తకాలు చదవడం ఒక సవాలు కానీ అది చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఈ పుస్తకాలు నాకు కొత్త విషయాలను నేర్పించాయి ఇలా పుస్తకాలను చదవడం కూడా చాలా లాభదాయకం మరియు నాకు కొత్త దృక్పథాన్ని కూడా ఇచ్చాయి